స్టవ్ బలంగా లేదు అలాగే స్టాండ్లు కూడా బలంగా లేవు పెద్ద వంటలు వండేటప్పుడు పెద్ధది ఆకులు పెట్టినప్పుడు చోటు సరిపోవడం లేదు చోటు కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది